మొక్కలకు పెంచడానికి ఎలాంటి మట్టి వాడతారంటే నేను సరిపడంతా పాత మట్టి అయితే కలుపుకోవాలి మొదటగా ఒక వంతు మట్టి తీసుకున్నాను రెండో వంతు కోకో బిట్ తీసుకున్నాను వ్యామ్ అనేది కంపల్సరిగా మొక్కలు మార్చేటప్పుడు మనము ఆ మొక్క ఆ మొక్కలు ఆ మొక్కలను పెంచడానికి సరిపడంత అవసరమైన మనము తీసుకోవాలి ఆ తర్వాత ఏదైనా మాగిన పశువు పిండి తీసుకున్నాను వేరుశనగ పొట్టు రంపం పొట్టు కానీ తీసుకోవచ్చు ఇది యూనివర్సెల్లో ఆయిల్లో తయారు చేయబడినవి మొక్కల్లు నాటడానికి ఎర్రమట్టి వాడతారు లేక నల్ల మట్టి కూడా వాడతారు యూరియా సల్ఫేసు కాంప్లెక్సు ట్రయాన రసాయన ఎరువులు సేంద్రియ ఎరువులు కూడా వాడతారు మొక్కను ఒకచోట నుండి ఇంకొక చోటికి మార్చి నాటేటప్పుడు మన్ను తడిగా ఉండాలి మొక్కలు నాటేటప్పుడు వేరు పైకి రాకుండా నాటాలి మొక్కలను పెంచేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా మనము పెంచి దానికి సరిపడేంత మట్టి గానీ నిలువగా ఉంచే విధంగా మనము దాంట్లో ఉంచాలనమాట